మా ప్రాంతంలో నాణ్యమైన బియ్యం నాణ్యమైన సరుకులు నాణ్యమైన కూరగాయలు దొరుకుతాయండి అంటే బియ్యం వచ్చేసరికి సోనా మైసూరు పీఎల్ బొండాల బియ్యం ఇలాంటి ప్రతి ర అన్నీ రకాల బియ్యాలు ఇక్కడ బాస్మతి బియ్యం ఎటువంటి బి అన్ని అన్నిట్లు అన్ని బియ్యం అన్ని బియ్యం మా ప్రాంతంలో దొరుకుతాయి అలాగే కూరగాయలు ప్రతి కూరగాయ నాణ్యమైన కూరగాయలు మా రైతు బజారుల్లో దొరుకుతాయి అయితే ఖచ్చితంగా ప్రతి రోజు మా ఆహారంలో కూరగాయలు పళ్ళు అలాగే జ్యూసుల వంటివి ఖచ్చితంగా ఉంటాయి మంచి ఆరోగ్యానికి మంచి ఆహరం ఖచ్చితంగా సహాయపడుతుంది అలాగే మా ప్రాంతంలో వారు ఖచ్చితంగా నాణ్యమైన కూరగాయలు బిర్ బియ్యం మరియు ధాన్యాలు ఖచ్చితంగా ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఇంకా నాణ్యమైన ఎటువంటి కల్తీ లేని ఆహారాలు రాగులు జొన్నలు సజ్జలు ఇటువంటివి కూడా అందుబాటులోకి వస్తే ప్రతి సామాన్యుడికి ఉపయోగపడుతుంది